మన భారతదేశ చరిత్ర చాలా గొప్పది పదిహేనువందల నుండి ఆరువందల బీసీ వరకు విస్తరించిన వేద యుగం నాలుగు హిందూ వేదాలను కూర్చబడింది తరవాత అలెగ్జాండర్ ది గ్రేట్ దాడి తరవాత అధికారం చేపట్టిన చంద్రగుప్త మౌర్య ఆధ్వర్యంలో మూడువందల ఇరవైఆరు నుంచి నూట ఎనభైఐదు బీసీ వరకు భారతదేశం మౌర్య సామ్రాజ్యం కింద ఐక్యమైంది తరవాత మూడువందల ఇరవై నుండి ఐదువందల యాభైఏడు వరకు గుప్త సామ్రాజ్యంలో భారతదేశ చరిత్ర యొక్క స్వర్ణ యుగం ప్రారంభం అయ్యింది రాజకీయ స్థిరత్వం విసృతమైన శ్రేయస్సు సాహిత్యం సైన్సు కళలు గణితం వాస్తు శిల్పం ఖగోళ శాస్త్రం తత్వ శాస్త్రం వికసించింది ఆర్యబట్ట వంటి ప్రఖ్యాత పండితులు గణనీయమైన కృషి చేశారు మరియు సున్నా అనే భావన కనిపెట్టబడింది భారతదేశం తొలిసాగా ప్రపంచంలో పూరతన పట్టణ నాగరికతలలో ఒకటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు పట్టణ ప్రణాళికకు ప్రసిద్ధి చెందిన ఈ నాగరికత ప్రధానంగా ప్రస్తుత పాకిస్థాన్ మరియు వాయువ్య భారతదేశం చుట్టూ కేంద్రీకృతమై ఉంది వీధులు డ్రైనేజీ వ్యవస్థలు మరియు భారీ ఇటుక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన హరప్పా మొహెంజో దారో నగరాలు ఈ నాగరికతకు ఒక క్లాసిక్ గుర్తు మనకు ఎంతో గర్వకారణమైన చారిత్రఘట్టం ఉండండి అదేంటో తెలుసా చంద్రయాన్ త్రీ భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రపంచాన్నే మన భారతదేశం వైపు తిరిగి చూసేలా చేసిందండి ఒక అంతరిక్ష నౌకని చంద్రుడి దక్షిణ ద్రువం మీదకి పంపిన తొలి దేశం మన భారతదేశం అండి చంద్రయాన్ త్రీ ప్రయోగం జూలై పద్నాలుగు రెండువేల ఇరవైమూడున మధ్యాహ్నం రెండుగంటల ముప్పైఐదు నిమిషాలకు జరిగింది శ్రీ హరి కోట సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్నీ ప్రయోగించారు చంద్రయాన్ త్రీ ల్యాండర్ విక్రమ్ ఆగస్ట్ ఇరవైమూడు రెండువేల ఇరవైమూడు సాయంతరం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుని దక్షిణ ద్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది చాంద్రయాన్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయటంతో పాటుగా ప్రతీ ఏటా ఆగస్ట్ ఇరవైమూడు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు మన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారండి అందులో కొంతమందికి ఎవరనేది కూడా మనకి తెలీదు డాక్టర్ ఉషా మెహతా రేడియో శక్తితో ప్రజల్లో స్పూర్తిని రగిలించింది దాదాభాయి నౌరోజీ ఫిరోజ్ షా మెహతా గోపాల కృష్ణ గోకలే సురేందరనాధ్ బెనర్జీ ఇలా ఎంతోమంది అసాధరణ నాయకులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వీళ్ళందరిని కూడ మనం గుర్తుచేసుకుందామా